హలో సార్ హేమచంద్ర ట్రావెల్ ఏజెన్సీయేనా సార్ సార్ నమస్తే సార్ నేను ఇలాగా నా పేరు హర్ష కుమార్ అండి సార్ నేను ఇలాగా రేపు ఆస్ట్రేలియా నుంచి ఇలాగా హైదరాబాదు వస్తున్నాను నేను హైదరాబాదు నుంచి రేపు ఈవెనింగ్ రేపు సాయంకాలం ఆరు గంటలకి నేను హై రాజమండ్రి ఎయిర్ పోర్టులో దిగుతానండి నేను వారం రోజులు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాను వా ఈ వారం రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖమైన స్థలాలకి అలాగే ప్రముఖమైన ప్లేస్ మామూలు స్థలా గుడులకి మమ్మల్ని తీసుకెళ్ళాలండి మామూలుగా టోటల్గా ఎంత ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఏంటండి అక్కడ ఏ విధానంగా తీసుకెళ్తారండి ఓకే అండి అంటే మే అంటే నేను గుడులకి అంటే మూడు రోజులు గుడులకీను అలాగే మూడు రోజులు ఎక్కడికైనా ప్రదేశాలకి ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకి గట్రా వెళ్ళాలనుకుంటున్నానండి అంటే తి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి అలాగే అన్నవరం అండి అలాగే ఇలాగ మన అరకు అలాంటి ప్లేసులుకి వెళ్ళాలనుకుంటున్నానండి అలాగే మనం నేను కాకినాడ మడ ఫారెస్ట్ అవన్నీ ఉన్నాయి కదండి అంటే అన్నీ ప్లేస్లకి కూడా తిరగాలనుకుంటున్నానండి ఓకేనండి ఓకేనండి ఓకేనండి మీ నే అంటే నేను రాజమండ్రిలో ఉంటాను కాబట్టి అంటే నేను ఎక్కడికైతే వెళ్తున్నానో ఆ ప్రదేశాల్లో మాకేమైనా రూమ్స్ గట్రా ఏమైనా ప పురమాయిస్తారా అండి మాకు ఓకేనండి అంటే మొత్తం మొత్తం అంతా కలిపి ట్రాన్స్పోర్ట్లోనే పెట్టండి అదక్కడ ఎంత అవుతుంది ఏంటని మొత్తం అంతా అన్నీ ట్రాన్స్పోర్ట్లోనే పెట్టారంటే నేను మొత్తం సగం అమౌంట్ మీకు ముందే పే మీకివ్వడంలో కానీ ఫోన్పే కానీ చేస్తానండి ఓకేనండి ఓకేనండి

అవును సార్ నేను రేపు ఎయి ఎయిర్ పోర్టులో దిగుతానండి నాకు ఎయిర్ పోర్టు నుంచి నాకు నాకు క్యాబ్ కానీ ఏదో ఒకటి మాకు ప్రపో పురమాయిస్తే నేను నాకు అక్కడే ఏదైనా రూమ్ కూడా నాకు ఏర్పాటు చెయ్యండి ఆ రూమ్ డబ్బులు కూడా నేను ఇందులో ట్రాన్స్పోర్ట్లోనే ఇస్తాను మీకు ఇదే సార్ ఇదికానిండి ఇదేనండి ఇదేనండి ఓకేనండి ఓకేనండి ఓకేన ఓకేనండి ఓకే థ్యాంక్ యూ సార్